గాంధీజీ మరియు మిగతా నాయకులు బ్రిటిష్ వారిపై పోరాటంలో ప్రారంభించిన కొన్ని చాలా గొప్ప ఉద్యమాలు ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఉప్పు సత్యాగ్రహం ఇది పంతొమ్మిదొందల ముప్పైలో గాంధీజీ బ్రిటిష్ వారి అధికారాన్ని ప్రశ్నించడానికి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభంలో ఉ ఈ ఉద్యమంలో ప్రజలు బ్రిటిష్ వారి పన్నులకు లోబడి ఉండకుండా స్వయంగా ఉప్పు తయారు చేయడం ప్రారంభించారు ఈ ఉద్యమం భారత దేశంలో భారీ ప్రజాస్వామ్యతను వ్యక్తపరిచింది ఇంకా మనం తెలుసుకోవలసింది సహాయ నిహా నిరాకరణ ఉద్యమం ఇది పంతొమ్మిదొందల ఇరవైలో గాంధీజీ బ్రిటిష్ వారి ఉత్పత్తులు మరియు సేవలు బహిష్కరించడానికి ప్రజలను కోరారు ఈ ఉద్యమంలో ప్రజలు బ్రిటిష్ వారి బట్టలు టీ చక్కెర మరియు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా వాటిని బహిష్కరించారు ఇంకా మూడవది స్వదేశీ ఉద్యమం ఇది పంతొమ్మిదొందల ఐదులో బ్రిటిష్ వారు బెంగాల్ను రెండు భాగాలుగా విభజించారు దీన్ని మనం తట్టుకోలేక స్వదేశీ ఉద్యమం కింద ప్రకటించారు ఇందులో మనం వారిని ప్రోత్సహించకుండా వారిని బహిష్కరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు అంటే వారు ఉత్పత్తులను బహిష్కరించడం ఇంకా భారతీయుల ఉత్పత్తులను ఆదరించడం ఇలాంటివి మరెన్నో చేశారు ఈ ఉద్యమాలు భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం చేయడంతో ముఖ్యమైన పాత్ర వహించింది ఇంకా భారతదేశం పంతొమ్మిదొందల తొంభై ఏడు కాకుండా పంతొమ్మిదొందల నలభై ఏడులో స్వతంత్రం పొందింది